హలో ఇంటర్నేసల్ స్కూలా అండి అది మా పాపని జాయిన్ చెయ్యడానికి అడ్మిషన్స్ ఉన్నాయా అండి ఎల్కేజీ అండి ఫీజ్ ఎంతుంటుందండి థర్టీ థౌజండా తగ్గించరా అండి ఓకే అండి అక్కడ స్పెషల్ క్లాసులు ఏమైనా ఉంటాయా అండి ఓకే ఓకే ఓకే అండి ఓకే ఓకే చూస్తామండి ఓకే అండి వచ్చి చూస్తామండి రేపొచ్చి ఓకే ఓకే అండి ఓకే అండి ఫీజ్ కొంచెం తగ్గించి చూడండి అంత లేదు ఓకే ఓకే అండి వస్తాము రేపు మార్నింగ్ వస్తాము పర్సెంటేజ్ ఇద్దరండి ఇద్దరూ ఎల్కేజీయే అండి ఒక పాప ఒక బాబండి ఒక పాప ఎల్కేజీ అండి ఇంకొక పాప యూకేజీ అండి అవునండి మీ దగ్గరే స్టడీ అంతా బాగుంటుందండి తెలుసులేండి అడగాలి కదండి బాధ్యత ప్రకారం సరే డ్రాయింగ్స్ అన్నీ ఉంటాయా అండి ఓకే

ఓకే అండి థ్యాంక్ యూ ఓకే అండి రేపు మార్నింగ్ వస్తామండి థాంక్స్ అండి ఓకే అండి